మా ప్రాంతంలో మాములుగా నీళ్ళు బావినుండి పైకి తియ్యడానికి బకెట్టు మరియు తాడుని వాడుతారు అలా కాకుండా కొన్ కొంతమంది దానికి ఎలక్ట్రిక్ మోటారును బిగించడం ద్వారా ఈ నీళ్ళుతోడే విధానం అనేది చాలా సులువు అవుతుంది అలాగే కొత్త కొత్త పద్దతుల్లో ఇండక్షన్ మోటారు మరియు వివిధ రకాలయినవి రావడం వల్ల ఇ నీళ్ళుతోడే విధానం అనేది రోజు రోజుకి చాలా ఉప ఈజీగాను మరియు సులువుగా అయిపోయినది అలాగే ఈ ఎలక్ట్రిక్ మోటారును వాడుకోవడం వల్ల మనకి అంత శక్తి అనేది తక్కువ ఖర్చు అవుతుంది మరియు త్వరగా నీటిని మనము బావిలో నుంచి బయటకి తియ్యవచ్చు